అవును మాది ఉంది ఫోటోగ్రఫీది ఉంది

మీకు ప్రీవెడ్డింగ్ షూట్కి డ్రోన్ షాట్కి మల్ కలిపి వచ్చి టూ ల్యాక్స్ అవుతుంది

మీరు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం వన్ ల్యాక్ ఎయిటీ థౌజెండ్ పడుతుంది రెండిటికి కలిపి డ్రోన్ షాట్కి ప్రీవెడ్డింగ్ షూట్కి వన్ ల్యాక్ ఎయిటీ థౌజెండ్ పడుతుంది దానికి మించి ఇంక డిస్కౌంట్ రాదు ఫొటోసు అన్నీ డ్రోన్ షాట్ అన్నీ కరెక్ట్గా వస్తాయ్ మీకు హై క్వాలిటీలో పెట్టి తీస్తాం హై కెమేరా క్వాలిటీ వైజ్ హై ఉంటుంది

మీ నేము అంతా మీరు డేట్ ఫిక్స్ చేశారంటే రిజిస్టర్ చేసుకోని మా స్ట్యాఫుని పంపిస్తాము మీకు వచ్చి అన్నీ ఫొటోస్ తీయడం డ్రోన్ షాటు ప్రీవెడ్డింగ్ షూట్ అన్నీ చేస్తారు మీరు వాళ్ళని రిసీవ్ చేస్కోండి అదే అండి చెప్పాం కదా వన్ ల్యాక్ ఎయిటీ థౌజెండ్ అవుతుంది టోటలు మొత్తం డ్రోన్ షాట్కి పిక్స్కి అన్నిటికి

ఆల్బమ్స్కి అన్నిటికి పోనూ అంతే వన్ ల్యాక్ ఎయిటీ థౌజెండ్ పడుతుంది మీకు అరౌండ్ మొత్తం

ఓకే